బొంగరాల ఆట గోలీలాట వామన గుంటలు వంటి సాంప్రదాయ ఆటల ప్రాచుర్యం తగ్గిపోతుంది సాంప్రదాయ ఆటల ప్రాచుర్యం తగ్గిపోవడం అనేది ఒక విచారకరమైన విషయం ఈ ఆటలు మన సాంస్కృతిక మరియు వారసత్వానికి చిహ్నంగా ఉన్నాయి అవి మన పిల్లలకు శారీరిక శ్రమను ప్రోత్సహించడమే కాకుండా వారిలో సామాజిక నైపుణ్యాలను మరియు జట్టు కృషిని కూడా పెంపొందిస్తాయి అయితే నేడు చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ మరియు ఇతర రకాల ఆధునిక వినోదాలకు ఆకర్షితులవుతున్నారు దీని కారణంగా సాంప్రదాయ ఆటలు ఆధార ఆధరణ కోల్పోతున్నాయి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు తమ పిల్లలకు సాంప్రదాయ ఆటల గురించి అవగాహన కల్పించాలి పాఠశాలలో సాంప్రదాయ ఆటలను ప్రోత్సాహించాలి సాంప్రదాయ ఆటలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి కార్యక్రమాలను నిర్వహించాలి